మా ఊళ్ళో ఇల్లు కట్టుకునేటప్పుడు మొదటగా వాతావరణాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది దానితోపాటుగా కుటుంబ సభ్యులకు అవసరాలకి తగినట్టుగా ఆ ప్రదేశం ఉందో లేదో చూసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే మా గ్రామంలో చూసుకుంటే ఇదివరకు తాటాకు ఇళ్ళులు మరియు పెంకుటిల్లులు ఎక్కువగా చూసేవాళ్ళం కాని ఈ మధ్య కాలంలో ఎక్కువగా మేడలు నిర్మించడం అనేది జరుగుతుంది